హలో హలో చెప్పండి సార్ సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ ఓకే సార్ అప్పటికి మ్యాగ్జిమమ్ ట్రై చేస్తూనే ఉన్నాను సార్ ఓకే సార్ ఓకే సార్ నా పర్ఫార్మెన్సు ఎలా ఉంది సార్ ఇప్పటికి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అప్పటికి ట్రై చేసినాను సార్ నేను ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్లో ఎన్ని సెకండ్స్ లోపల రన్ చేయమంటారు తీసుకోమంటారు సార్ ఓకే సార్ అంటే అప్పటికీ నేను హై జంపు అవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాను ఫుడ్ ఇంకా ఎలా తీసుకోమంటారు సార్ ఇంకా అంటే వెయిట్ అయినా వెయిట్ ఫుడ్స్ అంటే ఏవేవి తీసుకోవద్దు అంటారు కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్ని ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు ఈవినింగ్ సెక్షన్ ఉందా సార్ మన ప్రాక్టీస్ మనకి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నా సార్ అప్పటికీ ఓకే సార్ ఓకే సార్ ఓకే వామప్ లాగా చేసుకోమంటారా సార్ దాన్ని ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఖచ్చితంగా సార్ ఓకే సార్ ఖచ్చితంగా సార్ ఓకే సార్ ఓకే సార్ ఖచ్చితంగా సార్ ఓకే సార్ ఓకే సార్ ఎట్లా ఈ రోజు ఈవినింగ్ వచ్చేయమంటారా సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఖచ్చితంగా వస్తాను సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఖచ్చితంగా సార్ అయితే ఈవినింగ్ బయల్దేరేదప్పుడు ఫోన్ చేస్తాను లేండి సార్ మీకు ఓకే సార్ ఖచ్చితంగా సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యు సార్ ఓకే సార్